మా ప్రాంతంలో కళారూపాలు శిక్షణ లేదా విద్య కార్యక్రమాలు అందించే పబ్లిక్ ప్రైవేట్ లేదా స్పెషలిస్ట్ సంస్థలు లేదా ఆర్ట్ స్కూల్స్ గురించి మాకు తెలియదు కానీ కొన్ని ప్రముఖ్యమైన కళాశాలలు మరియు సంస్థలు దేశవ్యాప్తంగా ఉన్నాయి అందులో కొన్ని పబ్లిక్ ఆర్ట్ స్కూల్స్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ న్యూ ఢిల్లీలో ఉన్న జే ఎన్ యూలో కళాశాలలు మరియు విభాగాలు ఉన్నాయి వాటి ద్వారా కళారూపాలు పాఠ్యక్రమాలు అందిస్తారు తెలంగాణ రాష్ట్ర కళ విశ్వవిద్యాలయం హైదరాబాదులో ఈ విశ్వవిద్యాలయం కళ మరియు సాంస్కృతిక శిక్షణలో ప్రత్యేకత కలిగి ఉంది ప్రైవేట్ ఆర్ట్ స్కూల్స్ ఈ పద్మనాభ కళాశాలలు హైదరాబాదు ఈ సంస్థ విభిన్న కళారూపాలపై శిక్షణను అందిస్తుంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ వివిద్య కళారూపాలపై ప్రత్యేక శిక్షణ మరియు డిజైన్ ఆధారిత కోర్సులు ఇస్తుంది స్పెషలైజ్ కళాశాలలు ఇండియన్ సినిమా అకాలమీ సినిమా మరియు వాడకం కలలను సుపర్ సుపరిచితంగా బోధించే సంస్థ ఫోటోగ్రఫీ మరియు వీడియో స్కూల్స్ ఉదాహరణకు జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ స్కూల్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఇంకా ప్రత్యేక ప్రాంతం లేదా కళారూపం గురించి తెలుసుకోవాలని ఉంటే దయచేసి వివరణ ఇవ్వండి